ఆంధ్రప్రదేశ్లో గుర్తించదగ్గ కలలు లేదా హస్తకళలు రంగంలో ప్రధాన పోకడలు అభివృద్ధిలో చాలా రకాలుగా ఉన్నాయి సాంకేతికంగా ప్ర ప్రపంచ నికరంగా ఆవిష్కరమైన వైవిధ్యమైన చాలా రకాల హస్తకళలు ఉన్నాయి ముఖ్యంగా మన అనంత అనంతగిరి పట్టుచీరలు అన్ని రకాల పట్టు చీరలు అ పట్టు చీరల్లో వాళ్ళ డిఫెరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ డిజైన్ చేయడం సాంప్రదాయక రూపంలో కూడా వాటిని డిజి డిజిటలైజ్ చేయడం అ సాంప్రదాయకమైన పద్ధతిలో ఓ చీరల పైన ఆ ప్రింటింగ్ వేయడం పాతకాలం డిజైన్స్ వాటి ప్రింటింగ్ ముద్రణలు వేయడం మళ్ళీ కొబ్బరి చిప్పలు వాడటం కలంకారి వస్త్రాలు ఎస్స్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కలంకారి వస్త్రాలు చాలా ఫేమస్ అయ్యాయి దానికి జిఐ ట్యాగ్ గుర్తింపు కూడా లభించింది ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల వివిధమైన హస్తకళలు ఉన్నాయి ప్రధాన పోకడలు ఉన్నాయి చాలా విధంగా అభివృద్ధి చెందుతుంది డిజి ఈ ఇప్పుడు ఇది టెక్నాలజీ ఇది టెక్నాలజీ డిజిటలైజ్ కాలం కాబట్టి అన్ని రకాల ఇప్పుడు మనం చీరలు సేల్ చేయమన్నా అవన్నీ డిజిటలైజ్ చేస్తున్నారు నేషనల్ లెవలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అమ్ముతున్నారు ఈ విధంగా చాలా రకమైన డిజిటలైజ్డ్గా డిజైన్ చేయబడి ఆన్లైన్లో అమ్ముతున్నారు చాలా రకాలుగా కొబ్బరి చిప్పలు వాడకమైన వాటిని ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాకనే వాటిని మళ్ళీ రియూజ్డ్ రీసైకిల్ చేయడానికి చాలా విధంగా యూజ్ చేస్తున్నారు అదే కలంకార వస్త్రాలైతే చెప్పనక్కర్లేదు వాటికి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో నుండి కూడా చాలా రకాల అమ్ముడు పోతుంది